లోకేష్ కనకరాజన్ ఎవరు ఆయన ఎన్ని సినిమాలు తీశాడు లోకేష్ కనకరాజన్ వచ్చి ఒక కాలీవుడ్ డైరెక్టర్ తన ఒక కాలీవుడ్ తను చేసిన సినిమాలు అన్నీ పెద్దహిట్టులైనవి చాలా బాగా ఆడినది దానిలో రెండువేల పదిహేనులో మొదటి చిత్రం మా నగరం అనే తమిళ్ చిత్రం తీశాడు అది అతిపెద్దగా హిట్ అవడంతో తనకు తనకు రెండో చిత్రం తీశాడు ఖైదీ అని కార్తీక్ అంటే సూర్య తమ్ముడు కార్తీక్ని పెట్టి ఖైదీ అనే సినిమా తీశాడు అది అతను తీసిన దాంట్లోనే ఒక పెద్ద ఇంకా ఒక గుర్తింపు తెచ్చుకున్న ఒక చిత్రం అంటే ఖైదీ దానిలో కార్తీక్ ఒక్క యాక్టింగ్ అంత బాగుంటుంది ఆ సినిమా ఇప్పటికి కూడా గుర్తు పెట్టుకుంటే గుర్తుపెట్టుకునేలా ఉంది దాని తర్వాత రెండువేల ఇరవైఒకటిలో దళపతి విజయ్ని పెట్టి ఒక సినిమా తీశాడు అది కూడా హిట్ అయినది దాని తర్వాత రెండువేల ఇరవైరెండులో విక్రమ్ అనే ఒక కొత్త యూనివర్స్ అనేది క్రియేట్ చేశాడు ఇప్పటిదాకా తమిళ్లోనూ తెలుగులోనూ ఎవరు చేయలేనిది తను సాధించాడు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అని తాను పెట్టకపోయినా ప్రేక్షకులులో తను ఒక యూనివర్స్ క్రియేట్ చేశాడు ఎల్ సి యు అని ఒక పెద్ద ఒక హైపుని క్రియేట్ చేసి తనను ఒక పెద్దగా ఒక దర్శకోత్తుడుగా చేశాడు తన తీసిన ఖైదీకి మరియు విక్రమ్ కమలహాసన్ నటించిన విక్రమ్ దానిలో ఫాహిద్ ఫాసిల్ మరియు సూర్యా విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించారు ఖైదీకి విక్రమ్కి లింక్ అంటే ఒక యూనివర్స్ని క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజన్ అంతటితో ఆగలేదు ఇది ఒక ఆరంభం మాత్రమే అంటే తను ఒక పెద్ద యూనివర్స్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అంటే డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం ఒక స్టోరీతో తను ఒక మూవీ అనేది చేశాడు ఈ యొక్క సొసైటీ డ్రగ్స్ అనేది వాడకూడదు కాబట్టి ఖైదీ విక్రమ్ తీశాడు దానితో తోడుగా రెండువేల ఇరవైముడు దళపతి విజయ్తో మళ్ళీ ఇంకోసారి జత కలిసి లియో అని కొత్త చిత్రం తెరకెక్కించాడు అది కూడా ఎల్ సి యు లో అంటే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఒక కనెక్ట్ అని ఇప్పుడు రుజువయింది ఆ చిత్రం కూడా ఇప్పుడు అతిపెద్ద వసూలు రాబడుతుంది ఎన్ని సినిమాలు తీసిన ఎన్ని సినిమాలుకు అతను ఎన్ని చిత్రాలకు దర్శకత్వం చేసినా ఖైదీ లాంటి ఒక మంచి చిత్రం ఇప్పటివరకు ఇంకా తీయలేదు ఖైదీ మరువలేని ఒక చిత్రం ఆ చిత్రంలో ఒక తండ్రికి ఒక బిడ్డకు ఉన్న అనుబంధంతో ఒక ఖైదీ ఎందుకు అలా జైల్లోనుంచి వచ్చి మంచివాడిగా మారాడు తను ఒక జీవిత కథ ఏంటి అనేది తెలుసుకోవడమే ఖైదీ అది ఇప్పుడు ప్రస్తుతం లోకేష్ కనగరాజన్ సూపర్ స్టార్ రజినీకాంత్తో చిత్రం తెరకెక్కిస్తున్నాడు దాని తర్వాత ఖైదీ టూ తీయటానికి రెడీగా ఉన్నాడు ఎంతైనా ఖైదీ అనేది తన ఒక హోం గ్రౌండ్ అనేది ఇప్పుడు వచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఇప్పటికీ అతను మొత్తం ఐదు చిత్రాలు తీసిన ఇప్పుడు అతిపెద్ద ప్యాన్ ఇండియా డైరెక్టర్ రేంజ్కి అతను వెళ్ళిపోయాడు ఇంతకుమించిన ఒక డైరెక్టర్ అసలుకు ఒక సినిమాటిక్ యూనివర్స్ని క్రియేట్ చేసి ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క మార్పుతో పాటు ఒక కొత్త విషయాలను చూపించాలని ఒక ఆసక్తి ఆత్రుతత అనేది తనలో ఉంది ప్రేక్షకులకు కూడా అతను ఆదరించి తనలో ఉన్న టాలెంట్ని బయటకి తీయడం కోసం అతన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు మరియు ఇతను తీసిన ఖైదీ విక్రమ్ లియో ఇంకా విక్రమ్లోని రోలెక్స్ కథా పాత్రని ఒక చివరి క్షణంలో తను డిసైడ్ చేసాడు కానీ ఇప్పుడు ఆ రోలెక్స్కే సోలో ఫిలిం తీయాలనుకుంటున్నాడు ఆ చిత్రం ఇంకా తీయలేదు బహుశా భవిష్యత్తులో తీస్తాడు కచ్చితంగా తనకు ఒక భవిష్యత్తు ఉంది చాలా మంచి భవిష్యత్తే ఉంది ఇలాంటి దర్శకుడు మనకి దొరికినందుకు మనం చాలా అదృష్టవంతులం అంతేకాకుండా తను తీసిన చిత్రంకి ప్రతి ఒక్క చిత్రంకి తనుకు ఒక డెవలప్మెంట్ అనేది ఒకటి ఉంటూనే ఉంటుంది ఇలాంటి చిత్రాలు ఎన్నో తెర్కెక్కిస్తూ మనల్ని అలరిస్తూ మనకు ఈ యొక్క సమాజంలో ఎలా ఉండకూడదు అని చెప్తూ ఒక ఇంకా ఇకపైన చిత్రాలను తీస్తూ ఉంటాడు లోకేష్ కనగరాజన్